మేము పెళ్ళికి పోయి వచ్చినాము మాకు అలసటగా ఉంది ఆహారం కావాలి పిల్లలు కావాలి అన్నం అంటున్నారు ఇప్పుడు వంట చేయడానికి సహకరించడం లేదు ఇప్పుడు మాకు అన్నం కావాలి

అన్నం కావాలంటే ఫోను అడ్రస్కు ఆహారం ఆర్డరు పెట్టుకోవాలని పిల్లలు అంటున్నారు పెడదామనుకుంటన్నాం డెలివరీ ఎక్కడ రుచికరమైన ఆహారం కావాలి పిల్లలు తినాలంటే మంచిది కావాలని మేము కోరుకుంటున్నాం మీరు మాకు అందించగలరా ఇష్టమైనా ఆహారం సహకరించండి డెలివరీ అయిన తర్వాత డబ్బులు ఇస్తాం ఎందుకంటే మాకు తెస్తారో తేరో నమ్మకం లేదు గదా ఇచ్చినంకనే తర్వాతనే డబ్బులు ఇద్దామని అనుకుంటున్నాము కూరగాయలైనా ఏదైనా మంచిది మంచిది ఆహారం తీసుకురండి తీసుకచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వగలరా